మా ప్రాంతంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే నేను జనసేన పార్టీ ఒకటి తెలుగుదేశం పార్టీ వైయస్ఆర్సిపి పార్టీ అండి వారి నాయకులు ఎవరంటే కన్నబాబు గారొచ్చేసి ఆ వైయస్ఆర్సీపీలో ఉన్నారండి అలాగే కొండబాబుగారైతే ఈ తెలుగుదేశం ఈ పార్టీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే కొందరు రాజకీయ నాయకులండి వారి కార్యక్రమాలు పట్టికలు ఏవి ఒక పౌరుడిగా మీరు వారికి ఎలా సహాయం చేశారంటే కొన్ని కొన్ని సార్లు ప్రజల విషయంలో ప్రజలతో మా అభిప్రాయాలు తీసుకునే విషయంలో ఇంటింటికి వెళ్తారు కదండి అటువంటి విషయాలు అలాగే కాకుండా కొన్ని కార్య పార్టీకి సంబంధించిన కొన్ని కార్యకలాపాల విషయాల్లో అయితే నేను సాయం చేయడం జరిగిందండి